నేను కొత్తగా ఒక బుక్ చదివానన్నమాట అది ఇంగ్లీష్ బుక్ అనమాట దాని పేరు ద సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపులు అది ఆ బుక్కుని చదవడం వల్ల నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చేసాయి నిజంగా అసలు ఆ బుక్కు చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు దానివలన నా జీవితంలో చాలా రూపురేఖలు మారిపోయానమాట అది ఆ బుక్కులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే సెల్ఫ్ అవర్నెస్ మళ్ళీ మన మన హ్యాబిట్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలి ఆ హ్యాబిట్స్ మన లైఫ్ని ఎలా చేంజ్ చేస్తే అన్నమాట మనలో ఉన్న టాలెంట్ని మనమే గుర్తుపట్ అంటే మనమే ఫైండ్ అవుట్ చేయాలన్నమాట అది మళ్ళీ ఆ దాంట్లో ఇంకటి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అసలు దాంట్లో ఏంటిదంటే మళ్ళీ బుక్స్ చదవడం వల్ల మనకు తెలియని విషయాలు నేర్చుకుంటాము మళ్ళీ మన ఏేంటి థింకింగ్ అనేది మన మైండ్ అనేది మెమరీ పవర్ అనేది చాలా పెరుగుతుంది మళ్ళీ ఇం నేను ఇంకా అలాంటి బుక్స్ చదవడానికి చాలా ఇంట్రెస్ట్ ఇస్తాను మళ్ళీ మీరు కూడా ఏమైనా బుక్స్ తీసుకోవాలనుకుంటే అది ఒక మంచి బుక్స్ తీసుకోండి అది మీ లైఫ్ని మీ హ్యాబిట్స్ని మీ ఇంక మీ మీరే మిస్ మీ మీ సెల్ఫ్లోనే మీరు ఏం చేంజెస్ వస్తా వస్తాయో చేంజెస్ వస్తాయో మీరు అర్థమైపోతుంది కానీ నేను నేనే ఏమి రీడింగ్ క్లబ్లో చేరలేదు నాకు ఇంట్లో కూర్చొనే చదవడం అనేది అలవాార్డు సో నేను ఏ రీడింగ్ క్లబ్లో జాయిన్ అవ్వలేదు మీరు కూడా ఏమైనా బుక్స్ చదువుకోవాలనుకుంటే చాలా జాగ్రత్తగా చదవండి శ్రద్ధగా చదవండి అది మీకు చాలా ఉపయోగపడుతుంది కీ పాయింట్స్ అనేది రాసుకోండి మీకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్స్